నేను నా ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇది నా జీవితాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఒక మార్గం నేను నా కుటుంబం స్నేహితులు మరియు ప్రపంచంతో నా జ్ఞాపకాలను పంచుకోవటానికి ఇష్టపడతాము నేను సామాజిక మాధ్యమంలో నా ఫోటోలను పోస్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి జ్ఞాపకాలను పంచుకోవడం నేను నా జీవితంలో ముఖ్యమైన క్షణాలను నా ఫోటోలలో బందిస్తాను నేను ఈ క్షణాలను నా కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవాలనుకుంటున్నాను తద్వార వారు నా జీవితంలో భాగం కావచ్చు ఇతరులకు ప్రేరణ నేను నా ఫోటోల ద్వారా ఇతరులకు ప్రేరణ అందించాలని అకుంటున్నాను నేను నా జీవితంలో చేసిన విషయాలు మరియు నేను చూసిన ప్రదేశాలు ఇతరులను ప్రేరేపిస్తాయని నేను ఆశిస్తున్నాను సమాజంతో కనెక్ట్ అవ్వడం నేను సమాజంలోని ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తాను నేను నా ఫోటోల ద్వారా ఇతరులతో సంభాషించాలని అకుంటున్నాను మరియు వారి జీవితాల గురించి తెలుసుకోవాలని అకుంటున్నాను నేను నా ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడానికి ముందు నేను వాటిని జాగ్రత్తగా ఆలోచిస్తాను నేను నా ఫోటోలు మరి మరియు ఇతరులకు గౌరవ ప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను నా ఫోటోలను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను వాటిని పోస్ట్ చేస్తాను నేను సామాజిక మాధ్యమంలో నా ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను